నేను చాలా వంటకాలను ప్రయత్నించాను అది నేను ఆన్లైన్లో చూసి ప్రయత్నించాను సులువైన వస్తువులతో చాలా వంటకాలు చేసాను లాక్డౌన్ సమయంలో వాటిని నేను ఆన్లైన్లో చూసి ఫోన్లో చూసి చాలా వీడియోస్ అందులో సులువైన దాన్ని ఎంచుకుని దానిని ఆ రోజు వండేదానిని మా నాన్న గారు దాన్ని చాలా ఆనందంగా తినేవారు ఆన్లైన్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఆన్లైన్లో ఉన్న వంటకాలను చాలా మంది వండుతున్నారు నాకు ప్రేరణకు నాకు ప్రేరణ కూడా అలాగే లభించింది